పంతొమ్మిది వేల ఎనిమిది వందల ముప్పై ఒకటి నాలుగు లక్షల ముప్పై ఐదు వేల ఏడు వందల ఇరవై ఒకటి మూడు లక్షల తొంభై ఎనిమిది వేల ఐదు వందల పది ఎనిమిది లక్షల ఇరవై ఒక్క వేల మూడు వే మూడు వందల ఇరవై ఏడు తొమ్మిది లక్షల ముప్పై రెండు వేల నూట ఎనభై ఐదు